రైతులైనా కానీ ఈ పల్లెటూరి వారైనా కానీ కోళ్ళు మనుషులకు జబ్బులు రాకుండ ఉండటానికి కోళ్ళు ఎమ్మటెమ్మటే వాటిని శుభ్రం చేయించుకుంటాము వాటికి వాటరు ఎప్పటిదప్పుడే మార్చుకుంటూ కోళ్ళకు ఈ ఫుడ్డు ఎప్పడిదపుడే మార్చుకుంటూ ఇట్లా బలమైన ఫుడ్డు పెట్టుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని ఏమైనా వ్యాధి వచ్చిన మూడు నెలల్లో ఐదు నెలల్లో పిల్లలు చిన్నవైన కూడా కోళ్ళు వాటికి ఇంజక్షన్సు ఇట్లా గ్లూకోస్ ఓఆర్ఎస్సు మనుషులు తాగే ఓఆర్ఎస్సు వాటర్లో కలిపి వాటికి ఇస్తారు అవి త్రాగేసి అవి వెళ్ళి ఉండేలా చూసుకోవటం చూసుకుంటాము ఇట్లా మనుషులకు ఎలాంటి వ్యాధి రాకుండా ఉండటానికి వాటికి టీకాలు వేయించటం వాటికి ఏమైనా చిన్న ఇట్లా క్రింద పడిపోవడం కూలపడిపోవడం చూసిన వెంటనే కోళ్ళకు ఈ మెడిసిన్ ఈ ఏమైనా మెడిసిన్సు ఇట్లా గ్లూకోస్ హాట్ వాటర్ల కలిపి వాటికి ఇస్తూ త్రాగి త్రాగించుకుంటూ ఉంటారు ఉంటాము వాటికి హెల్తీగా చూసుకుంటాము ఫుడ్డు ఎప్పడిదప్పుడే మార్చడము ఇట్లా జొన్నలు ఇట్లా ఈ మక్కలు మక్క పిండి మక్కాలు ఇట్లా ఫుడ్డు వాటికి వేరే జాగ్రత్తగా చూసుకోడానికి ఒక బోన్ తయారుచేసి వాటిలో ఇట్లా అన్నీ విటమిన్స్ ఉండే ఆహారం లాంటివి పెట్టుకుంటూ వాటిని హెల్దీగా చూసుకుంటూ ఇవి అవే మనుషులకి వ్యాధి రాకుండా ఉండటానికి మేము ఈ ప్రయత్నం చేస్తాము